సార్ చెప్పండి సార్ ఏమి కావాలి సార్ కొత్త ఫ్రిడ్జ్ సార్ అయితే మీకు పవర్ సేవింగ్లో కావాలంటే త్రీ స్టారా ఫైవ్ స్టార్లో తీసుకుంటారా అంటే ఏ బ్రాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు సార్ చూడండి ఒకసారి మాది వర్ల్పూల్ ఉంది ఎల్జీ ఉంది హైర్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్ అది ఏంటంటే మీకు పవర్ సేవింగ్ వస్తుంది ప్లస్ బడ్జెట్లో కూడా వస్తుంది అది ఎల్జీ అయితే ఫైవ్ స్టార్ కానీ ఎల్జీ కూడా ఫైవ్ స్టార్ కానీ కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అయితే దీంట్లో చూడండి సార్ ఇది వర్ల్పూల్ కానీ ఎల్జీ కానీ చూడండి బాగుంటుంది మీకు చాలా మంది తీసుకు వెళ్తారు సార్ ఎక్కువ అయితే మీకు ఎల్జీలో ఎక్కువ ఫీచర్స్ కూడా ఎక్కువ వస్తాయ్ సార్ మీకు మీకు అంత సెన్సార్ మోడ్ వస్తుంది సార్ ఎల్జీలో అయితే మీకు అలాగే మీకు ఆ వాటరు డ్రైనేజీ గట్రా మీరు ఇది వరకు ఓల్డ్ మోడల్స్లో అయితే వాటర్ డ్రైనేజీ గట్రా ఉండేది దీంట్లో అయితే రీ అంటే రీసైకిల్ చేసుకుంటుంది అదే మీకు బాగుంటుంది సార్ అది మీకు ఫోర్ డోర్స్లో దాంట్లో మళ్ళీ కొంచెం హై హై ఎండ్ అయితే ఫోర్ డోర్స్లో కూడా వస్తుంది సార్ అది ఫోర్ డోర్స్ వచ్చి మీకు సెవెంటీ థౌసండ్ పడుతుంది సార్ అది స్టార్టింగ్ అంటే మీరు అడిగిన దానికి మీద మీ పవర్ సేవింగ్ బట్టి చెప్పాను సార్ అదే త్రీ స్టార్ అయితే మీకు తక్కువ పడుతుంది అది వారంటీ అంటే సార్ మీకు ఒక త్రీ ఇయర్స్ మాత్రం ఇది మీకు ఏదన్న ప్రాబ్లమ్ వచ్చిన మార్చేస్తారు సార్ ఫ్రీగా సర్వీసింగ్స్ అవి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సర్వీసెసు ఫ్రీగా ఉంటాయి సార్ మీకు కంప్రెసర్ కూడా మీకు కంప్రెసర్ టెన్ ఇయర్స్ ఉంటుంది సార్ ఫోర్ డోర్స్ మీరు చూడండి ఒకసారి మీరే ఎల్జీలో తీసుకోండి సార్ ఎల్జీలో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా వర్ల్పూల్తో పోలిస్తే మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది ఫీచర్స్ కూడా ఎక్కువ వస్తుంది సార్ వర్ల్పూల్లో కూడా మీరు ఇంచుమించు అంతే రేటు పెడతారు కానీ అన్నీ ఫీచర్స్ రావు సెన్సార్ ద్వా సెన్సార్ రాదు మీకు ఎల్జీలో అయితే మీకు ఎల్జీలో అయితే మీకు ఆండ్రాయిడ్ యాప్ కూడా ఇచ్చాడు సార్ మీరు ఫోన్లో చూసుకు వచ్చు అది మీ ఫోన్లో సెట్ చేసుకోవచ్చు అంతా అది కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీకు ఫిట్ చేసిన తరువాత టెక్నీషియన్స్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఫోన్లో మీ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఏంటండి డెమో అంటే ఇదిగో ఈ డెమో ఉంది కదా సార్ అది అక్కడ చూసుకోవడం సార్ మా దగ్గర ఉంది ఒకటి మీరు అక్కడ చూసుకుని మీకు నచ్చితే తీసుకోవడమే సార్ కూలింగ్ అది అన్నీ ఆన్లో పెడతారు ఓకే సార్ మళ్ళీ చూడండి ఎల్జీ బాగుంది సార్ ఎల్జీ అంటే మూడూ బాగా వెళ్తూన్నాయి సార్ హైర్ కానీ ఎల్జీ కానీ వర్ల్పూల్ కానీ కాకపోతే ఎల్జీ ఏంటంటే మీకు ఫీచర్స్ ఎక్కువ వస్తాయి ఇంచుమించు ఈ మూడు కూడా అవే ప్రైస్లో ఉంటాయి సార్ ఫైవ్ స్టార్ అంటే అంతకుమించి ఏమి లేదు ఓకే సార్ మీరు చూడండి మిగతా ప్రొడక్టులు కూడా చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ